హలో నమస్తే అండీ నా పేరు సుమతి నేను ఇంతకుముందు మీ రెస్టారెంట్ నుంచి రెండు చికెన్ బిర్యానీలు ఆర్డర్ పెట్టాను నాకు ఒకటి మా ఆయనకు ఒకటి అని చెప్పేసి తరువాత నేను చెప్పాను మా అబ్బాయికి ఇలాగా ఆర్డర్ పెట్టాను పే చేసారా బాబు అని చెప్పేసి చెప్తే తనేమన్నాడు అంటే మీ రెస్టారెంట్ లో బుధవారంలో ఏదో కూపన్లు ఉంటాయంట కదా ఆఫర్ కూపన్లు అవి ఉన్నాయేమో అని కనుక్కోమని చెప్పారు అబ్బాయి అందుకే ఫోన్ చేశాను నాకైతే అది సైట్ ఇది యాప్లు అంతా ఓపెన్ చేసి చూడడం తెలియదు నువ్వు కొంచెం చూసి చెప్తావా బాబు ఆఫర్లు ఏమన్నా కూపన్లు ఏమన్నా ఉన్నాయేమో అని చూసి చెప్తావా వెబ్సైట్ లో సుమతి అనే పేరు మీద ఈ నెంబర్ నుంచే ఆర్డర్ పెట్టాను ఇందాక కొంచెం ఆఫర్ ల కూపన్లు ఏమన్నా ఉన్నాయా అని చూసి చెప్తావా అందుబాటులో ఉందేమో అని చెప్పేసి అవును బాబు ఇప్పుడే చేయడం బాబు మీరు రెస్టారెంట్ నుంచి నేను ఇంతకు ముందు చేయలేదు ఎప్పుడూ వేరే రెస్టారెంట్ లో చేసేవాడు బాబు నా పక్క ఇంట్లో మా అక్క చెప్పింది మీ వెబ్సైట్ లో నుంచి చేస్తే బాగుంటాయి బిర్యానీ అని చెప్పేసి తిందామని చెప్పి చేశాను అవును బాబు ఉందా బాబు కూపన్ ను ఎంత తగ్గింపు వస్తుంది బాబు నాది రెండు బిర్యానీ కలిపి మొత్తం ఎనిమిది వందలు అయింది ఎంత తగ్గిస్తావు కూపన్ కు రెండు వందలు తగ్గుతుందా సరే సరే బాబు ఆరు వందలు పడుతుందా సరే బాబు ఈ ఫోన్ పే గీన్ పే అంతా నాకు తెలీదు డెలివరీ ఇచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చేస్తాలే బాబు సరే బాబు కూపన్ అప్లై చేసావా సరే సరే బాబు బిల్ లో బిల్లు ఎనిమిది వందలు అయ్యింది ఇంతకుముందు రెండు వందలు తగ్గింపు చేసుకొని ఆరు వందలు ఇమ్మంటావా సరే బాబు నువ్వు బిర్యాని ఎత్తుకొని వచ్చినప్పుడు నేను డబ్బులు చేతికి ఇచ్చేస్తాలే బాబు సరే బాబు ఉంటాను మరి